మా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మేము తీసుకున్న చర్యలు ఏంటంటే చెత్తను తడి చెత్త లేదా పొడి చెత్త వేరు చేసి పడేయడం గాజు పెంకలు ప్లాస్టిక్ పాలిథిన్ కవర్స్ వాటివి వేడిగా పడేయాలి మనం మురుగు కాలువలో నీరు నిలవకుండా వాటిపైన జాగ్రత్తలు తీసుకోవాలి టీ కప్పులు మంచినీళ్ళ గ్లాసులు ఇస్తరాకులు మొదలైన వాటిని మనం మురుగు కాలువలో వేయకూడదు ఎందుకంటే అవి అలానే ఉండిపోయి దాని మీద దోమలు వాలి దానివల్ల మన విష జ్వరాలు వస్తాయి వర్షం పడ్డప్పుడు కూడా ఎక్కడ మనం నీళ్ళు ఎక్కువ రోజులు నిల్వకుండా చూసుకోవాలి ఎందుకంటే దానివల్ల మనకు వాటి మీద వాలి దోమల వల్ల జ్వరాలు వస్తాయి అలాగే ఇంకా చాలా విచిత్రమైన రోగాలు వస్తాయి ఎక్కడైనా మనం చెత్త పడేయకూడదు బహిరంగ మలవిసర్జన కూడా చేయకూడదు ఇలా చేయడం వలన మన చుట్టుపక్కల పరిశుభ్రం లేకుండా అవు